చిన్న టాక్సీ ధర ఎంత మరియు పెద్ద టాక్సీకి ఉండేటటువంటి ధర ఎంత మేము దగ్గరలో ఒక విహార స్థలానికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఒక చిన్న ట్రిప్లాగా ప్లాన్ చేసుకున్నాము దట్స్ వై మేము ఒక ట్రాక్ ఒక చిన్న టాక్సీ బుక్ చేయాలి అనుకుంటున్నాము అందులో ఎనిమిది మంది ప్రయాణం చేయాలి అనుకుంటున్నాము నాలుగురు పట్టే టాక్సీ ధర ఎంత ఆరుగురు పట్టేటటువంటి టాక్సీ ధర ఎంత చెప్పండి